మా ఇంట్లో కథలు చదవడానికి నేను సమయం కేటాయిస్తాను ఎక్కువగా దినం దినం వచ్చే వార్తాపత్రికలు అలాగనే వారానికి వచ్చే ఆదివారపు పుస్తకంలో కథలు చక్కగా ఉంటాయి అందులో ఉన్న కథలు చదువుతున్నప్పుడు అవి నాకు ఏ విధంగా అనుభవన్ని ఇస్తాయంటే ఆ యొక్క కథలు చదువుతున్నప్పుడు ఆ కథ నా ముందే జరుగుతున్నట్టుగా అనిపిస్తాయి అంతేకాకుండా అవి చివరికి ఏం జరుగుతుందా అని ఆసక్తికరంగా ఉంటుంది అంతేకాకుండా ఆ యొక్క కథలు మనకి ఏదో ఒక నీతిని నేర్పించడానికి రాస్తారు అందులో ఉన్న నీతిని మనం గ్రహించి దానిని మన జీవితంలో అవలంబించడానికి మనం నేర్చుకోవాలి ఇంతే అంతేకాకుండా ఆ కథలను మన పక్కనున్న చిన్నబిడ్డలకు చదువురాని వారికి చెప్తే వారు కూడా అందులో ఉన్న నీతిని గ్రహిస్తారు